నేను ఇంటర్ చదువుకునేటప్పుడు నేను చెస్ గేమ్ అనేది ఆడాను అది కూడా సీనియర్స్తో ఆడేదాన్ని నేను అసలు గెలుస్తాను అని అనుకోలేదు కానీ ఇంటర్ క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు నా సీనియర్స్తో ఆడేటప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అయితే అప్పుడు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యాను అది చిన్నది అవ్వచ్చు అందరికి కానీ నేను ఆ ఏజ్లో నేను తెచ్చుకోవడం అనేది నాకు గర్వకారణమైన విషయం